నమస్కారమండి మేము మీ యొక్క దుకాణంనందు మేము ఒక ప్రాడక్ట్ కొన్నాము ఆ ప్రాడక్ట్ మాకు ఎంతగానో నచ్చింది ఆ ప్రాడక్ట్ సంబందించిన డీటైల్స్ మేము మీకు వివరించాలి అనుకుంటున్నాం మీరు ఫస్ట్ మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే మాకు చాలా ప్రాముఖ్యమైన ప్రాడక్ట్ ని మాకు పంపించారు దీని విలువ మాకెంతగానో తెలుసు దీనికి సంబందించిన వివరాలు ఏమనగా ఇది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ స్మూత్ గా వర్క్ చేస్తుంది ఎక్కువ హెవి వర్క్ గా పనిచేస్తుంది దీనికోసము మేము చాలా కష్టపడ్డాము ఎక్కడెగాని దొరకలేదు మీ యొక్క దుకాణం నందు దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అండి మాకు ఇతర ఏ వస్తువులైన కావాలనుకుంటే మీ దుకాణాన్ని సంప్రదించగలము మాకు కావలసిన వస్తువులను మీ దుకాణం లో దొరుకుతుందని ఆశిస్తున్నాం సార్ ధన్యవాదములు